హలో సార్ హలో అవును సార్ సార్ మీరు ట్రాఫిక్ పోలీసు వారా సార్ మీ పేరు సార్

సార్ నాది రీసెంటుగా నాది సార్ సార్ సార్ వినిపిస్తోందా సార్ నా బండి ఇదయిపోయింది దొంగలించినారు నా బండిని సార్ అవును సార్ యెస్టర్డే మిస్ అయింది బైక్ నంబర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ సార్

స్ప్లెండర్ సార్ లొకేషన్ చిత్తూరులో సార్ చిత్తూరులో ఇక్కడ హోటల్ సార్ హోటల్ అక్కడ ఉంటుంది సార్ దానికి అపోజిట్లో పెట్టాను వచ్చే చూసే కొద్దికి లేదు సార్ బైక్ మిస్ అయ్యింది ఫోర్ ఫిఫ్టీన్కి సార్ అవును సార్ సాయంకాలం మిస్ అయ్యింది సార్ సరే సరే ఒకే సార్ ఓకే సార్ సెండ్ చేస్తాను ఓకే సార్ సెండ్ చేస్తాను సార్ నేను మీ అకౌంట్కి చెప్పండి సార్ ఓకే సార్ సార్ సరే సార్ చెప్తాను సార్ సార్ బిన్నగా కొంచెం వెతికి వెతికించగలరా ఓకే సార్ ఓకే సార్ ఓకే ఉంది చూపిస్తాను సార్ సార్ టూ లిటర్స్ ఉన్నాయంట సార్ అవును సార్ సార్ కొంచెం బిన్నగా చూడండి సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంకు సార్ ఓకే సార్ నేను ఓకే సార్ ఉంది సార్ నిజంగా అన్ని ఉన్నాయి సార్ బండి పొల్యూషన్ ఇన్స్యూరెన్స్ అన్ని ఉన్నాయి సార్

నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ఎయిట్ నైన్ వన్ డబుల్ నైన్

అలాగే ఉంది సార్ ఏం మార్చలేదు సార్

స్ప్లెండర్ సార్ స్ప్లెండర్ హీరో హోండా స్ప్లెండర్ సార్

సెకండ్ హ్యాండ్ సార్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం సార్ అవును సార్

నేను మీలో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తాం సార్ ఇన్ఫార్మ్ చేస్తాం సార్ ఓకే థ్యాంక్ యు సార్ సరే సార్ ఓకే సార్ సార్ కొంచెం బిన్నే చూడండి